తూర్పుగోదావరి జిల్లాలో అనేక ముఖ్యమైన సామాజిక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభ కార్యక్రమాలు జరుగుతున్నాయి వీటిలో విద్యా ఆరోగ్య సంరక్షణ పేదరిక నిర్మూలన మహిళా సాధికారతకు సంబంధించిన కార్యక్రమాలు ఉన్నాయి మొదటిగా విద్యారంగంలో ప్రభుత్వ ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్యను అందించడం అనేక కార్యక్రమాలను చేపడుతుంది వీటిలో ఉచిత పాఠ్యపుస్తకాలు స్కూల్ బస్సులు ఉచిత భోజనం మొదలైనవి ఉన్నాయి అలాగే ప్రైవేట్ పాఠశాలలో కూడా నాణ్యమైన విద్యను అందించడానికి ప్రభుత్వం సహాయం చేస్తుంది ఆరోగ్య రంగంలో ఆరోగ్య సంరక్షణ ప్రభుత్వం ప్రజలకు ఉచిత వైద్య సేవలను అందించడం అనేక కార్యక్రమాలను చేపడుతుంది వీటిలో ఉచిత వైద్య పరీక్షలు ఉచిత ఔషధాలు ఉచిత ఆసుపత్రులు మొదలైనవి ఉన్నాయి అలాగే ప్రజలు ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవాటు చేసుకోవడానికి ప్రభుత్వం అనేక కార్యక్రమాలను చేపడుతుంది పేదరిక నిర్మూలన రంగంలో ప్రభుత్వం పేదలకు ఉపాధి కలిగించడానికి అనేకమైన కార్యక్రమాలు చేపట్టింది వీటిలో ఉచిత శిక్షణ ఉచిత సాధనాలు ఉచిత రుణాలు మొదలైనవి కూడా ఉన్నాయి అలాగే పేదలకు ఆర్థిక సహాయం అందించడం కూడా ప్రభుత్వం ప్ర ప్రభుత్వం అనేది ప్రధాన లక్ష్యం మహిళా సాధికారత రంగంలో ప్రభుత్వం మహి ప్రభుత్వం మహిళలకు విద్యా ఆరోగ్య సంరక్షణ ఉపాధి సామాజిక సమస్యలు పరిష్కరించడం మొదలైన రంగాలలో సహాయం అందించడానికి అనేక విధాలుగా దోహదపడుతుంది తూర్పుగోదావరి జిల్లాలో ప్రజలకు సౌలభ్యం కలిగించే విధంగా ప్రభుత్వ అనేక పథకాలు ఉన్నాయి మొట్టమొదటిగా ఉచిత పాఠ్యపుస్తకాలు స్కూల్ బస్సులు ఉచిత భోజనం మొదలైనవి ఉచిత వైద్య పరీక్షలు ఉచిత ఔషధాలు ఉచిత ఆసుపత్రులు ఉచిత శిక్షణ ఉచిత సాధనాలు ఉచిత రుణాలు మొదలైనవి ఈ కార్యక్రమాలు తూర్పుగోదావరి జిల్లాలోని ప్రజలు జీవన ప్రమాణాలను మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తుంది